నేను వంటకాన్ని అదే పద్ధతిలో చేస్తాను కాని మా ఇంట్లో మా నాన్నగారికి ఇష్టం కావున కోడిగుడ్డు కొన్ని మా నాన్నగారికి ఇష్టమయే పద్ధతిలో ఎక్కువ ఉల్లిపాయలు టమాటో మసాలా పౌడర్ వేసి బాగా వండుతాను అది మా నాన్నగారికి నచ్చుతుంది కాబట్టి మా నాన్నగారు చాలా ఆనందంగా ఆహ్లాదంగా దాన్ని తింటారు